హలో అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు రావాలనుకున్నారంటే మీకు బాడీ అండ్ హెడ్ మసాజ్ రెండూ కాంబో ఉంది అన్నమాట కాంబో ప్యాక్ పోతుంది ఇప్పుడు వన్ వీక్ నుంచి ఎందుకంటే మసాజు మీకు పెయిన్ రిలీఫ్ కొంచెం తగ్గిస్తాము ఎక్కడెక్కడ పెయిన్ ఉంది మీరు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే మీకు పెయిన్ ఎక్కడ ఉందని చుస్తే రిలీ రిలీఫ్ చేస్తాము ప్లస్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది మసాజ్ వచ్చి మళ్ళీ స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది రిలాక్సేషన్ ఇస్తుంది అన్నమాట హెడ్ మసాజ్ వచ్చి ఎందుకంటే మీకు మైగ్రేన్ ఏమైనా ఉన్నా లేకుంటే హెడ్ఏక్ ఏమైనా ఉన్నా మసాజ్ ద్వారా మేము రిలీఫ్ చేస్తాము అన్నమాట మీకు ఇది క్లినికల్లీ ప్రూవుడ్ సార్ మీరు నేరుగా వచ్చారంటే మా క్లినిక్ పర్సన్ వచ్చి మీతో కొంచెం మాట్లాడి మీకు మీ ఏం మీకేం ప్రాబ్లెమ్ ఉందని కనుక్కొని దానికి తగినట్టు మీకు మసాజ్ చేస్తారు సార్ అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ప్యాకేజ్ వచ్చి మీకు ఆఫర్లో పోతుంది కాబట్టి హెడ్ అండ్ బాడీ మసాజ్ రెండూ కలిపి అరౌండ్ ట్వంటీ థౌజండ్ దాకా అవుతుంది సార్ ఇద్దరికీ మీరు ఇద్దరూ వచ్చి చేసుకున్నారంటే ఇంకా కూడా నేను డిస్కౌంట్ మీకు ఇప్పిస్తాను అదే ఇది మీ వాట్సాప్ నెంబరేనా సార్ మీకు లొకేషన్ షేర్ చేసేస్తాను ఎందుకంటే ఇది కొంచెం మా ఇంటీరియర్లో ఉంటుంది మీరు అడ్రస్ వెతుక్కోని రావడం కొంచెం కష్టము మీరు టూరిస్టు అని చెబుతున్నారు కాబట్టి నేను మీకు లొకేషన్ షేర్ చేసేస్తాను మీరు ఆటో వాళ్ళకైనా టాక్సీ వాళ్ళకైనా అడ్రస్ మీరు షేర్ చేసేశారంటే వాళ్ళు కరెక్టుగా తీసుకొచ్చేస్తారన్నమాట మార్నింగు ఆ మార్నింగ్ పది గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాము సార్ మీరు ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేసి రండి నేను క్లినిక్ పర్సన్ని రమ్మని చెప్తాను ఓకే సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా సార్ అవసరం లేదు సార్ మీరు ఇప్పుడు కాల్ చేసారు కదా మేము రిజిస్టర్ చేసుకుంటాములెండి మీరు ఎప్పుడైనా రావచ్చు ఓకే సార్ థాంక్ యూ